హలో చెప్పండి చెప్పండి మెడికల్ కండిషన్ అండి మీకు విటమిన్స్ అనేవి తక్కువ ఉన్నాయండి దేనివల్ల అంటే మీరు ఫుడ్డు సరిగ్గా తినాలండి తి సరిగ్గా తినట్లేనట్టున్నారు టెన్షన్ ఎక్కువ పడినట్టు ఉన్నారు లో బీపీ అనేది ఉందండి లో బీపీ ఉనట్టుందండి మీకు లో బీపీకి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతుండండి అలాగే కొన్ని ఆకుకూరలు ఫ్రూట్సు అవి ఎక్కువుగా తీసుకోండి తినండి అంటే ఫోలిక్ ట్యాబ్లెట్స్ ఉన్నాయండి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకోవాలండి మీరు మీరు అదొక్కటే అండి మీరు ఇవి సరిగ్గా పాటిస్తే ఇంకేమవదండి ఇవి పాటిచ్చకుండా వదిలేశారనుకోండి ఇంక అలా అలా హార్ట్కి ఎఫెక్ట్ అవుతాదండి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఫుడ్డు బాగా తీసుకుంటే ఆ జుట్టుకూడా సరిగ్గా బాగానే ఉంటాది ఎగ్గు మిల్కు అవన్నీ తీసుకున్నారంటే బాగుంటుందండి

ఆకుకూరలు తింటూ ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడ వేసుకుంటూ ఉండాలండి మీరు దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదండి మీకు సరే అండి